ఈరోజు నాకు ఆరోగ్యం బాగాలేనందు వలన నేను స్విగ్గీ అనే యాపు ద్వారా చిల్లీస్ రెస్టారెంట్ నుంచి ఒక ఆర్డర్ చేశాను అవి ఏమిటంటే చికెన్ బిర్యానీ రోటిస్ స్టార్టర్స్ పాలక్ పన్నీర్ వీటన్నిటిని నేను ఆర్డర్ చేశాను ఈ ఆర్డర్ ఇప్పుడు ఏ స్థితిలో ఉందో నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను ఈ రెస్టారెంట్ వాళ్ళకి నేను నా ఆర్డర్ని అంగీకరించారా లేదా తిరస్కరించారా అని నేను అప్డేట్ తెలుసుకోవాలని అనుకుంటున్నాను